మా ప్రాంతంలో ఉన్న పేరు ఉన్న సినిమా థియేటర్లు ఏంటంటే రాజా థియేటర్ అలాగే సాయినాథ థియేటర్ అలాగే రామకృష్ణ థియేటర్ అలాగే ఊర్వశి థియేటర్ ఊర్వశి జంక్షన్లో ఉండే ఊర్వశి థియేటర్ మేము అక్కడికి తరచుగా అంటే ఏమైనా సందర్భాన్ని బట్టి మంచి సినిమా వచ్చినప్పుడు వెళతాము ఎవరితో వెళ్ళడానికంటే మేము ఫ్యామిలీతో కలిసి మరియు ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళడానికి ఇష్టపడతాము చాలా వరకు మంచి సినిమాలు వచ్చినప్పుడు మాత్రమే ఎక్కువగా వెళ్ళడానికి ఇష్టపడతాము మాక్సిమం పిల్లల్ని తీసుకొని వెళితే మాకు సంతృప్తిగా ఉంటుంది సినిమా చూడడానికి